మా ఊర్లో హై స్కూలు ఉన్నది పక్క ఊర్లోకి వెళ్ళనక్కరలేదు మా ఊర్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి మా ఊర్లో బట్టల షాప్లు ఉన్నాయి మా ఊర్లో కిరాణా షాపులు ఉన్నవి మా ఊర్లో అన్నీ ఉన్నాయి పంట పొలాలు అన్నీ ఉన్నాయి ఇండస్ట్రీలు ఉన్నాయి మా ఊరులో రహదారులు అన్నీ బాగుంటాయి అందుకే మా ఊరు ఉండ్రాజవరమంటే మాకు ఇష్టపడుతాము మా ఊరి నుండి ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఏ గ్రామం వెళ్ళాలి అన్నా మా ఊరి నుండి వెళ్ళవచ్చు బస్సు సౌకర్యం ఉన్నది మా ఊరికి ఆటో సౌకర్యాలు ఉన్నవి మా ఊరి నుండి ప్రతీ రోడ్లు బాగుంటాయి మా ఊరు ఒక నందనవనంగా ఉంటుంది మా ఊరు యొక్క ప్రత్యేకతలు చాలా బాగుంటాయి మా ఊరే ఒక ఉండ్రాజవరం గ్రామమే ఒక మండలము ఆ మండలంలో ప్రతి ప్రతీ గ్రామం మా మండలానికి వచ్చి అన్నీ చర్చించుకోని విషయాలు తెలుసుకోని మా ఊరి నుండి వెళ్తారు